నేను నా ప్రాంతంలో అన్యాయంపై పోరాడటానికి దాని గురించి రాయడానికి మొదటి ప్రయత్న మొదటి ప్రాధాన్యమిస్తాను ఇప్పటి సమాజంలో ప్రజలు ప్రతి ఒక్కరు అవినీతికి పాల్పడడం అనేది సర్వ సాధారణంగా అయిపోయినది కావున వాటి పైన చేసిన తప్పులకు దాని గురించి రాయడం వల్లన ప్రజలలో చైతన్యం అనేది వాళ్ళ గురించి తెలవడం గురించి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇట్టి సమాజంలో మానవులకు అనేది ఎక్కువ ప్రభావితం చేసేది మన రాయడం అనేది అనుకుంటున్నాను దాని వల్లనే ఎగ్జాంపుల్ పత్రికల వల్లనే మనిషికి ఎక్కడ ఏం అనేది జరుగుతుందో తెలియడానికి మొదటి అడుగుగా రాయడం అనేదే ఉంది దానివల్ల మనం ఎక్కడ ఉన్నా ఎక్కడ ఎక్కడ ఏం జరిగినా ఈ రాత అనే దానిపైనే విషయాలనేది ఎక్కడి నుంచి ఎక్కడిదాకైనా తీసకపోడానికి ఈ ఏదైతే మన రాత ఉందో అది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను దీంట్లో ఇది చేయడానికి నా పాత్ర ఎప్పుడూ ముందు ఉంటుందని అని అనుకుంటున్నాను